మా ఊళ్ళో దసరా చాలా అంటే చాలా మంచిగా జరుపుతారు దానికి మా ఊళ్ళో బాయ్స్ కూడా అందరికి గర్ల్స్కు మంచిగా సహాయం చేస్తారు ఏంటంటే గ్రౌండ్ చెక్కడం కానీ ఆడ లైటింగ్ కానీ అక్కడ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా అందరు అక్కచెల్లెళ్ళలాగా మంచిగా వాళ్ళకి ప్రోత్సహిస్తారు మా ఊళ్ళో మ్యాక్సిమమ్ నైన్ డేస్ ఆడతారు నైన్డేస్లో లాస్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్ దాకా కూడా ఆడతారు మా విలేజ్లో మా విలేజ్లో అంటే ఒక టెన్ ప్లేసెస్లో ఆడతారు మా వాడలో అంటే మా విలేజ్లో త పెద్ద ప్లేస్ అంటే మా వాడలో ఉంటుంది చాలా అంటే చాలా మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఒక దరిదాపు ఒక టూ హండ్రెడ్ పైగా మెంబర్స్ పైగా మా గల్లీలో ఆడతారు దానికి అందరు మా ఫ్రెండ్స్ బాయ్స్ అంతా సెక్యూరిటీగా అందరు అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఇబ్బంది జరగకుండా లేడీస్కు అందరిని మంచిగా అంటే వాళ్ళ ఎలా అంటే వాళ్ళ ఇష్టంగా ఎగురుకోవడం డ్యాన్స్ చేయడం అలాంటి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా డిస్టబెన్స్ లేకుండా వాళ్ళకి ఉంచడం అక్కడ ఈ అదే విధంగా దసరా తెల్లారి దసరా రోజు మా దగ్గర వేటలను వేట మేకలను కోసుకుంటారు మొక్కి మంచిగా అదొక పెద్ద పండగలాగా చేసుకుంటాం మా విలేజ్లో అయితే చాలా గ్రాండ్గా అందరు వస్తారు ఇంటికి అందరు ఆడపిల్లలు హాస్టళ్ళ నుంచి మంచిగా ఎంతో సంతోషకరంగా ఎంతో ఇష్టంగా చేసుకుంటారు అదే విధంగా దాని తర్వాత వచ్చే పండుగ దివాళీ అదైతే లక్ష్మీ పూ లక్ష్మీ పండుగ దాన్నికూడా ఎంతో అంటే ఎంతో ఆనందంగా ఎంతో ఈ విధంగా చేసుకుంటారు కానీ అది ఒక్కటి నాకు నచ్చంది ఏంటంటే లక్ష్మీ పండుగ రోజు పొల్యూషన్ చేస్తారు మా విలేజ్లో చాలా మంది చాలా అంటే ఒక్కొక్కరు టెన్ కేజీ ట్వంటీ కేజీ బాంబ్స్ అన్నీ తీసుకొని వస్తారు షార్ట్స్ని తీసుకొని వచ్చి పొల్యూషన్ చేస్తారు దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు అదీ కానీ కొట్టాలి కానీ అంత ఇదిగా కాల్చవద్దు పొల్యూషన్ అయ్యేటట్టు నార్మల్గా ఇంట్లో చి చిన్న పిల్లలు ఉంటారు అందరు ఉంటారు అందుకోసం బాంబులు జరగకుండా తక్కువగా పేల్చాలి కానీ మరీ టూ మచ్ మొత్తం షార్ట్స్ తీసుకొచ్చి చేస్తారు మరి మా ఫ్రెండ్స్ అయితే వద్దురా అని చెప్తే కూడా వినడు అదే విషయంగా దీంతో అయిపోకొడుతు వచ్చేసి నెక్స్ట్ మా ఊళ్ళో జనవరి కూడా ఎంతో జనవరి ఫస్ట్ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు దాని తర్వాత సంక్రాంతి అయితే వావ్ వేరే అమేజింగ్ మా విలేజ్లో ఎడ్ల పందాలు పోటీలు ట్రాక్టర్ ట్రైన్ పోటీలు బైక్ రేసింగ్ పోటీలు ఇవన్నీ ఉంటాయి క్రికెట్ టోర్నమెంట్లు పెడతారు మా విలేజ్లో మరియు కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కరు ఇలాగే చాలా అంటే చాలా ఉంటుంది మా ఊరు విషయానికి వచ్చేటప్పటికి చాలా ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది మా ఊళ్ళో ఓటింగ్కి వచ్చేవరకు టూ థౌసెండ్ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటుంది అది చాలా పెద్ద విలేజ్ కాబట్టి చాలా ఎన్నో